అంటే మాకు కూరగాయలు కావాలి అండి కూరగాయలు అమ్మేవారా మీరు ఓకే అంటే మాకు ఒక పెళ్ళి పెళ్ళికి పెళ్ళి భోజనానికి కొన్ని కూరగాయలు కావాలి అమ్ముతారా సరే అండి సరే అండి రాసుకోండి ఉల్లిపాయలు వంద కేజీలు టమాటాలు ఒక యాభై కేజీలు చాలు అండి కా చాలు అండి తాజా ఏమి ఇక్కడ వేస్ట్ అయిపోతాయి అండి మాకు చాలా అంత అంత ఘనంగా మేము ఏమి చేయట్లేదు అండి చాలు అండి తర్వాత బెండకాయలు ఒక ఆరు కేజీలు ఇవ్వండి చాలు అవునండి బీరకాయలు ఒక పది కేజీలు ఓకే అండి ఇంకా అంటే కొంచెం తాజాగా ఉన్నవి ఏమన్న ఉన్నాయండి కూరగాయలు అన్నీ తాజా అంటే వాటి పేర్లు లేవా అండి దోసకాయలు వద్దండి మాకు ఇష్టం ఉండదు ఎందుకంటే అవి చేదుగా ఉంటాయి కదా ఎక్కువగా తినడానికి ఇష్టపడరు అది ఏంటండి దోసకాయలలో తియ్యగా కూడా ఉంటాయా అండి వద్దు వద్దండి మాకు దోసకాయలు అలాంటివి మాకు ఎక్కవండి వద్దండి మీరు కట్టుకుంటారా డబ్బులు అయ్యో పర్లేదండి వద్దులేండి మేము డబ్బులు ఇస్తాంలేండి ఒక అయిదు కేజీలు చాలు అండి అవి ఒక పది కేజీలు ఇవ్వండి సాంబార్లోకి కూడా ఇవి ఉండాలి కదా ఇంకా అల్లం ఉందా అండి అల్లం అయ్యో తెప్పించగలరా అండి మాకు రేపు ఈవినింగ్ అండి రేపు సాయంత్రం అండి ఓహ్ అవునా అండి అయితే అల్లం కూడా తెప్పిస్తారా అండి సరే అండి కొత్తిమీర అయితే ఒక పది కట్టలు అలా ఇవ్వండి కొత్తిమీర ఉందా అండి పుదీనా పుదీనా కూడా అండి పుదీనా పచ్చడి చేయించాలి అండి ఒక యాభై కట్టలు పంపించండి కొంచెం రేట్ అన్నీ చూడండి కొంచెం తక్కువగా ఇవ్వండి సరే అండి ఇంకా ఏమి ఉంటాయండి ఇంకా ఏమిలేవా అండి అంతే అండి ఇంకా ఏమి చే ఓకే ఇదేనా అండి మీ నెంబరు సరే అండి సరే అండి రేపు పొద్దున్న పంపించండి మాకు చాలా అవసరం కొంచెం మంచివి పంపించండి కొంచెం రేట్ కూడా చూడండి సరే అండి ఉంటాను అండి ఉంటాను అండి